హలో గోపి రియల్ ఎస్టేట్ ఏనా అండి మాట్లాడేది సార్ నాకు కొంచెం బాపట్లలో ల్యాండ్ కావాలి సార్ ల్యాండే కావాలి సార్ పొలం కొనే అంత డబ్బులు లేవు నా దగ్గర ఒక ఐదు సెంట్లు కావాలి సార్ నాకు ఐదు ఆరు లక్షలా పది లక్షలు అంత లెవ్వులే సార్ కాలువ పక్కదే నాకు చూడండి సార్ ఏమైనా తగ్గిస్తారా మాకు సరే సార్ నేను ఎల్లుండి వస్తాను సార్ ఓకే ఓకే నేను వచ్చి కాల్ చేస్తాను